రాబోయే పదేళ్ళలో క్రీడల భవిష్యత్తు చూసుకుంటే చాలా బాగుంటుంది నిన్నే ఒకరు మన ఇండియా నుంచి ఛాంపియన్షిప్ అయ్యారు అది ఎవరో కాదు గుకేష్ దామోదర్ రాజు ఆయన ద యంగెస్టు ఛా చెస్ ఛాంపియన్షిప్ని కొట్టారు వరల్డ్ రికార్డ్ అన్నమాట అది అంత చిన్న వయసులో వరల్డ్ ఛాంపియన్షిప్ కొ కొట్టడం అంటే మామూలు విషయం కాదు చెస్మేట్లో ఆయనకి వచ్చింది చాలా సంతోషంగా ఉంది అది చెప్పడానికి కూడా నాకు ఇంకా చాలా మంది ఉన్నారు మన హాకీలో కానీ క్రికెట్లో కానీ రన్నింగ్లో కానీ ఎయిర్ ఫోర్స్ ఏదైనా కానీ అన్నిటిలో మన ఇండియా ఇలా అన్నిటిలో క్రీడా కార్యక్రమాల్లో ఫస్ట్ ఉండటం చాలా సంతోషంగా ఉంది నాకు ఇలా పది పదేళ్ళ తరవాత కూడా ఇది ఇంకా చాలా మందిని క్రీడాకార క్రీడాకారులని ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను వాళ్ళల్లో ఉత్సాహాన్ని మనం ఇంకా అందిస్తే వాళ్ళు ఇంకా చాలా చాలా ఇలాంటివన్నీ మన ఇండియాకి తీసుకొస్తారు ఒక గోల్డ్ మెడల్ అయినా బ్రాంజ్ మెడల్ అయినా ప్లాటినం మెడల్ అయినా ఏదైనా కానీ మన ఇండియాకి వచ్చే ఒక మెడల్ అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది మనం ఇచ్చే ఒక చిన్న ప్రోత్సాహం వాళ్ళకి చాలు వాళ్ళు ఎంతటి దానికన్నా వెళ్ళడానికి